మరింత డబ్బును ఆదా చేయడానికి నేను పాటించే కొన్ని వ్యూహాలు ఏమంటే మీ ఖర్చులను అంచనా చేయ వేయడానికి మరియు మీ ఆదాయంతో వాటిని సమతుల్యం చేయడానికి ఇది మీకు సహాయపడుతుంది మీ ఖర్చులని తగ్గించుకోండి మీరు డబ్బు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో తెలుసుకోండి మరియు మీరు ఏమి తగ్గించ వచ్చో చూడండి ఉదాహరణకు రెస్టారెంట్లలో తినడం తగ్గించవచ్చు మీ స్వంత పొడిపదార్ధాలని కొనుగోలు చేయవచ్చు లేదా హోమ్ ఇన్సూరెన్స్ను పరిశీలించవచ్చు మీ ఆదాయాన్ని పెంచండి మీరు మీ జీవితం పెంచుకోవడానికి ఒక మార్గాన్ని కనుగొనవచ్చు లేదా మీరు పార్ట్ టైం ఉద్యోగం లేదా సెల్ఫ్ ఎంప్లాయిగా ఉండవచ్చు సోషల్ మీడియాలో ఫైనాన్షియల్ డైట్ మరియు బడ్జెట్ వంటి ఆర్థిక సలహాదారులను అనుసరిస్తాను వారు ఉచితమైన ఆర్థిక సలహా మరియు కథనాలను అందిస్తారు డబ్బుకు సంబంధించిన సలహాల కోసం నేను నా బ్యాంక్ మరియు ఇన్సూరెన్స్ సంస్థలతో